ప్రస్తుత కాలంలో డబ్బులు బ్యాంకు నుంచి విత్డ్రా చేయడానికి మనం బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఏటీఎం కార్డుల ద్వారా మనం ఏటీఎం మెషిన్ దగ్గర డబ్బులు తీసుకుంటానని మా పిల్లలకు చెప్తాను అదే విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్లో ఫోన్పే గూగుల్ పే జి పే పేటియం అదేవిధంగా వాట్స్అప్ పే అమెజాన్ పే వంటివి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ యాప్స్ ద్వారా కూడా మనము డబ్బులని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం కూడా ఉంది అదేవిధంగా మనం ఎవరికైనా సరే చెక్ రూపంలో కూడా ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు డబ్బులు బ్యాంకు నుంచి ఎక్కువగా విత్డ్రా చేయాలనుకునేటప్పుడు మాత్రం మనకు ఉన్న చెక్ బుక్ని వాడుకొని చెక్ బుక్ ద్వారా మనము డబ్బును విత్డ్రా చేసుకోవాలి అని నేను మా పిల్లలకు చెప్తాను అది వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తాను దాని వలన వాళ్ళు ప్రతి విషయం కూడా చిన్నప్పటినుంచి తెలుసుకోగలుగుతారు వాళ్ళ ఆలోచన విధానం అనేది వాళ్ళకు వాళ్ళుగా ఆలోచించుకుంటూ వాళ్ళ తెలివితేటలు పెంచుకుంటారని నేను ఆలోచించి ఇవన్నీ కూడా వారికి ప్రతీది కూడా వివరంగా వివరించి చెబుతాను